నేను రెండు రోజుల క్రితం ఆన్లైన్లో ఈబుక్స్ ప్రొడెక్టుకు సంబంధించి ఒక పుస్తకాన్ని కొనుగోలు చేయడం జరిగింది దీనిని మొదట కొనుగోలు చేయాలనుకున్నప్పుడు చాలా ఉత్సుకత ఆనందము చూపించాను ఎందుకంటే ఆన్లైన్లో నేను కొన్ని కొన్ని సార్లు ఈ పుస్తకాలను చదవడానికి ఇష్టపడుతూ ఉంటాను అదే విధంగా ఈ సారి ఆన్లైన్లో మహాత్మ గాంధీ బయోగ్రఫీని ఈబుక్ ద్వారా చదవాలనుకొని ఆన్లైన్లో కొనుగోలు చేసాను కానీ అది కొనుగోలు చేసినప్పుడు నాకు సరైనటువంటి విధంగా అది ఉపయోగ పడలేదు అది ఎలా జరిగిందంటే ఆన్లైన్లో కొనుగోలు చేసుకున్నప్పుడు నేను మనీ పే చేసాను కాని అది సరైన సమయానికి కంపెనీ వారికి చేరలేదు తద్వారా ఆ ప్రోడక్ట్ నాకు కొంచెం లేటుగా వచ్చింది ఆ ప్రోడక్ట్ అంటే ఈ ఆన్లైన్లో ఈబుక్ని నేను చదవాలనుకున్న సమయానికి సరిగ్గా చదవలేకపోయాను అంతే కాకుండా పుస్తకంలో చదివినటువంటి ఫీలింగ్ నాకు ఈ ఆన్లైన్లోని ఈబుక్ చదవడం వల్ల కలగలేదు ఈబుక్ చదివేటప్పుడు నా కళ్ళు కొంచెం లాగాయి అదేవిధంగా ముందుకి వెనక్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు తొందరగా వెళ్ళలేకపోయాను ముఖ్యంగా మొదటి పేజీ తిరగెయ్యాలనుకున్నప్పుడు ఎక్కడికో మళ్ళీ వెనక్కు ప్రతీ పేజీ వెనక్కు తిప్పుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది అలా కాకుండా మాములుగా పుస్తకం కొనుగోలు చేసినట్లయితే మనకు కావల్సిన పేజీకి వెంటనే వెళ్ళిపోవచ్చు అదేవిధంగా నేను మళ్ళీ రెండు పేజీలు తరువాత వెళ్ళాలంటే కొంచెం వెనక్కి జరుపుకోవాల్సి వస్తుంది నెట్టు కొన్ని సార్లు స్లోగా ఉండడం వల్ల నేను కొనుగోలు చేసిన ప్రొడక్టు ఓపెన్ అవ్వలేదు అందువల్ల నేను కొంచెం అసౌకర్యానికి గురయ్యాను ఈ ఆన్లైన్లో ఈ ప్రోడక్ట్ అనేటువంటి ఈబుక్ని కొనుగోలు చేయడం నాకు నిరాశను కలిగించింది